గుడ్ మార్నింగ్ సార్ లోపలికి రావచ్చా సార్ నాకు సార్ నాకు టీసీ కావాలి సార్ నేను పోతున్నాను సార్ అవును సార్ వద్దు సార్ నేను పోతాను సార్ మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ వచ్చింది సార్ నాకు వెళ్ళాలని లేదు సార్ కానీ తప్పదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ బ్యాంక్ ఎంప్లొయి సార్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది సార్ ఎస్ సార్ అవును సార్ మేడంస్ అందరూ ఇకపోతే మా క్లాస్లో లీలా అనే అమ్మాయి చాలా మంది చాలా క్లోజ్ అయ్యారు సార్ కానీ ఇంక తప్పదు సార్ ఎవరూ లేరు సార్ ఇక్కడ కూడా మాకు లేరు సార్ అంటే నాకు హాస్టల్ ఫుడ్ పడదు సార్ అండ్ అది మా డాడీ బయట ఫుడ్ కూడా తినరు సార్ ఏంటి సార్ ఎంపీసి సార్ ఎందుకులే అని మీకే చే ముందు మీకే చెప్దామని మీరు ఎలాగో తెలుసు కదండీ మా ఫా మా ఫాదర్కి మా ఫాదర్ మీకు లోను గట్టా ఇచ్చారని చెప్పీ మీ దగ్గరికి వచ్చానండి అంటే అదే సార్ మా డాడీ అక్కడ కవర్ చేస్తారు సార్ అదీ తర్వాత గవర్ మా ఫాదర్ది అలాగే ఎస్బీఐలో జాబ్ సార్ వాళ్ళ జాబ్ తర్వాత నాకు వస్తుంది సార్ బ్యాంక్లో ఉన్నారు సార్ సరే సార్

సరే సార్

సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్ మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ సారు బ్యాంక్ అండి అదే సార్ అదే సార్ సరే సార్